లక్షఎనభై ఆరువేలు రెండు లక్షల యాభైవేలు ఐదులక్షల యాభై ఐదు వేలు ఏడు లక్షల యాభై ఆరు వేలు తొమ్మిదిలక్షలు యాబై ఆరు వేలు పది లక్షలు